మా పల్లె సమూహంలో గరగలు మరియు కూచిపూడి వంటి నృత్యాలు చాలా ప్రాముఖ్యమైనవి ప్రసిద్ధమైనవి అవి చాలామంది నేర్చుకుంటారు చిన్నపిల్లల నుంచే వారికి నేర్పిస్తారు గరగల అయితే దశమి మరియు సంక్రాంతి లాంటి ప్రాముఖ్యమైన పండుగల్లో నృత్య ప్రదర్శన చేస్తారు కూచిపూడి వంటి నృత్య ప్రదర్శనలు కూడా ఎప్పుడు ఇస్తూనే ఉంటారు నెలకి ఒక్కసారి అయినా ఈ కార్యక్రమం జరుగుతుంది మా పల్లె సమూహంలోనే కాకుండా ఇతర సమూహంలా ఇతర పల్లెల్నుంచి కూడా వచ్చి మా ఊర్లో జరిగే నృత్య ప్రదర్శనలు చూస్తారు మాది కూచిపూడి గ్రామం కనుకనే కూచిపూడి అంటే ఇతిహాస విలువ కలిగిన నృత్యం గనుక దానికి చాలా ప్రాముఖ్యత ఉంది మా ఊర్లో అందువలన అందువలన మా పల్లెకు ఇతర ఊర్ల నుంచి కూడా వచ్చి ప్రదర్శన జరిగే సమయంలో రాత్రంతా అక్కడే ఉండి ఆ ప్రదర్శన పూర్తి అయ్యిన తర్వాతే చూసి అప్పుడు వెళ్ళేవారు నవరాత్రుల సమయంలో అయితే అక్కడే ఉండేవారు తొమ్మిది రోజులు నృత్య ప్రదర్శన చాలా అద్భుతంగా జరిగేది ఇతర దేశాల్నుంచి కూడా నృత్యాలు ప్రదర్శించడానికి మా పల్లెకు వచ్చేవారు